నేను జీవితంలో నేర్చుకున్న కొన్నిముఖ్యమైన పాఠాలు ముందుగా మొదటిది ఇతరుల మాటను నమ్మకూడదు ఎందుకంటే ఇతరులు మనకు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో ఎవరికీ తెలియదు కానీ మనం ఇతరులు చెప్పారు అని ఆ ఒక్క మాటని పట్టుకొని దాంట్లో నిజం కన్నా అబద్ధం ఎక్కువగా ఉన్నా సరే దాన్నే వాస్తవం అనుకొని మనం గొడవలు పెట్టుకుంటాము దీనివల్ల చాలా బంధాలు తెగిపోవడం జరుగుతుంది కాబట్టి ఇతరులు చెప్పే మాటలను మనం ఎప్పుడూ నమ్మకూడదు అలాగే మనం కంటితో చూసినదాన్ని తప్ప వేరేదాన్ని ఎక్కువగా నమ్మకూడదు దీని వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇతరులు చెప్పే మాటలు వాళ్ళు చెప్పుకొనే సోదుల వల్ల మన జీవితాలను మనం పోగొట్టుకోకూడదు